నేనే ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయనించగలిగితే గ్రేట్ బారియర్ రీఫ్కి వెళ్తాను అది ప్రయంచంలోనే అతి పెద్ద పగడపు దిబ్బ వ్యవస్థ ఇది ఆస్ట్రేలియా తూర్పు తీరంలో ఉంది ఈ రీఫ్ రెండువేల మూడువందల కిలోమీటర్లు పైగా విస్తరించి ఉంది మరియు పదిహేను వందలకంటే ఎక్కువ చేపల జాతులు నాలుగొందల పగడపు జాతులు మరియు నాలుగు వేల మోలస్క్ జాతులుకు ఇది నిలయంగా ఉంటుంది నేను గ్రేట్ బారియర్ రీఫ్కి వెళ్ళాలనుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మొదటిది సహజ అద్భుతం రీఫ్ రంగురంగుల పగడపు మరియు చేపలతో నిండి ఉంది మరియు ఇది అన్వేషించడానికి అద్బుతమైన ప్రదేశం రెండోవదిగా ఏంటంటే గ్రేట్ బారియర్ రీఫ్ పర్యావరణ వ్యవస్థకు చాల ముఖ్యమైంది ఇది అనేక సముద్రజీవులకు అ ఆవాస స్థలం మరియు తీరప్రాంత క్షీణత నుండి తీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది మూడో కారణం ఏమిటంటే రీఫ్ వాతావరణ మార్పు మరియు కాలుష్యం వంటి బెదిరింపులను చాలా బాగా ఎదుర్కుంటుంది ఈ సహజ అద్భుతాన్ని భవిష్యత్తు తరాల కోసం సంరక్షించడంలో సహాయపడడానికి నేను దాన్ని స్వయంగా చూడాలనుకుంటున్నాను గ్రేట్ బారియర్ రీఫ్ని సందర్శించడం ద్వార నేను దాని అందం మరియు పర్యావరణ ప్రాముఖ్యత గురించి మరింత తెలుసుకోగలుగుతాను రీఫ్నీ ఎదుర్కుంటున్న బెదిరింపులు మరియు దాన్ని రక్షించడానికి ఏమి చేయవచ్చు అనేదానిపైన నేను తెల్సుకోగలుగుతాను నేను నా సమయాన్ని రీఫ్పై స్వచ్ఛందంగా గడపడం ద్వారా లేదా రీఫ్ని రక్షించడానికి కృషిచేస్తున్న సంస్థకు విరాళం ఇవ్వడం ద్వారా తిరిగి ఇవ్వగల గ్రేట్ బారియర్ రీఫ్ నేను జీవితంలో చూడాలనుకుంటున్న ముఖ్యమైన ప్రదేశం నాకు ఆ ప్రదేశం అంటే చాలా ఇష్టం